హలో గుడ్ మార్నింగ్ సార్ ఒకే సార్ అవును సార్ అవును సార్ అవును సార్ అవును సార్ వెళ్తున్నాం సార్ అయితే మాకు చిన్న హెల్ప్ అయితే కావలి సార్ మేము మొన్న ఏం చెప్పాం అంటే త్రీ మెంబర్స్ వస్తున్నాం అని చెప్పాం సార్ అయితే త్రీ మెంబర్స్ కాదు సార్ ఇప్పుడు వచ్చేది ఫైవ్ మెంబర్స్ సార్ సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సార్ మేము టు డేస్ స్టే అని చెప్పాం సార్ టు డేస్ స్టే కాదు సార్ కాకి కాకినాడ నుంచి ద్రాక్షారం వెళ్ళి మళ్ళి ద్రాక్షారం నుంచి ఈవినింగ్ కి వచ్చే సార్ మళ్ళి నెక్స్ట్ డే కాకినాడ నుంచి ద్రాక్షారం వెళ్ళి ఈవెనింగ్ వచ్చెయ్యాలి సార్ అవును సార్ అవును సార్ వచ్చినట్టు ఉన్నారు అవును సార్ అంటే ద్రాక్షారం మార్నింగే వెళ్ళకపోతే టెంపుల్ ఫ్రీ గా ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఏ వెళ్దాం అనుకుంటున్నాం సార్ అంటే అక్కడ ఫైవ్ థర్టీ ఆ టైమ్ కి అక్కడ ఉండేలా చూసుకోవాలి సార్

ఓకే సార్ ఓకే సార్ సార్ డ్రైవర్ నంబర్ ఉంటే కాస్త డ్రైవర్ డిటెయిల్స్ అండ్ కార్ డిటెయిల్స్ పంపుతారా సార్ మాకు అవును సార్ అవును సార్ అవును సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అవి అన్నిపెట్టాక ఒకసారి చూస్తే నేను మళ్ళి మీకు కాల్ చేస్తాను సార్ ఒకే థ్యాంక్ యూ సార్